కామ వాంచాలను రగిలించేలా కొంతమంది ఆధునిక రచయితలు రాస్తూ ఉంటారు అవి చదివే యువత తప్పు ద్రోవ పడుతున్నారని కొంతమంది ఆందోళన చెందుతారు కనీసం వాడు చదువుతున్నాడు ఆ భావాన్ని చూడట్లేదు కదా అని సంతోషించరు ఇవి నా అభిప్రాయం